విద్యా పరిశ్రమకు ఆన్లైన్ క్లాసులు అందులో ముఖ్యంగా యూట్యూబ్ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి యూట్యూబ్లో టెన్త్ క్లాస్ వాళ్ళకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అంటే వీడియోలు చాలా బాగా ఉన్నాయి వాటిని చూసి చదువుకొని ఈ రోజుల్లో టెన్త్ క్లాస్ పిల్లవాళ్ళు గవర్నమెంట్లో చదువుకునే వాళ్ళు కూడా చాలా చాలా మెరిట్ సాధిస్తున్నారు ఆన్లైన్ క్లాసెస్ వల్ల అంటే దూరం వెళ్ళి చదువుకో లేకున్నా కూడా మొబైల్లోనే ఆ వీడియోస్ చూడడం వల్ల వాళ్ళ పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు అదేవిధంగా ఈ ఆన్లైన్ క్లాసెస్సు వీడియోసు టీచర్సు చాలా బాగా చెప్తున్నారు ఈ ఆన్లైన్ వీడియోస్ వలన మేము దూర ప్రాంతాలకు వెళ్ళలేని వాళ్ళము కూడా ఆన్లైన్ క్లాసెస్ విని చాలా చాలా నాలెడ్జ్ని పెంచుకోగలుగుతున్నాము చాలా చాలా ఎక్కువ మార్కులు ఆఫ్లైన్ క్లాసెస్ కో కంటే ఆన్లైన్ క్లాస్లో సాధించగలుగుతున్నాము ఆన్లైన్లో ఈ బుక్సు సెర్చ్ చేసే రీసర్చు మొదలగునవి ఈ బుక్స్కు సంబంధించిన మెటీరియల్ అదే విధంగా అడ్మిషన్స్ చాలా బాగా ఉన్నాయి ఈ టెక్నాలజీ అనేది విద్యా పరిశ్రమకు చాలా ముడిపడి ఉన్నది మనమేమైనా బుక్స్ కావాలన్నా ఏమి పైనా సర్చ్ చేయాలన్నా కూడా యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ టెక్నాలజీ అనేది విద్యా ప్రారిశ్రమకు ఈ రోజుల్లో తప్పనిసరిగా వాంటెడ్గా ఉండవలసిన ఉండవలసిన ఒక ముఖ్యమైన అది అని చెప్పుకోవచ్చు అంతకంటే ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ లోనే ఎక్కువ మంది గృహిణిలు కూడా ఆన్లైన్ క్లాసెస్ విని డిగ్రీలు ఓపెన్ ఇంటర్లో ఎగ్జామ్స్ కూడా రాయగలుగుతున్నారు వాళ్ళ ఆరోగ్యా దృష్ట్యా వాళ్ళ ఇంటి పరిస్థితుల దృష్ట్యా ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్లో చాలా బాగా నేర్చుకోగలుగుతున్నారు కావున ఈ టెక్నాలజీ అనేది విద్య పరిశ్రమకు చాలా ఉపయోగపడుతుంది